నమస్కారం నా పేరు జోత్స్న మేము భారత్ గ్యాస్ వినియోగిస్తున్నాము ప్రస్తుతం మేము వరంగల్లో ఉంటున్నాము కానీ వేరే ఇల్లు మార్చాము కావున మా చిరునామాను మీరు నవీకరించాల్సిందిగా కోరుతున్నాను

గ్యాస్ వినియోగదారుల ఐడీ ఆరు రెండు మూడు ఐదు నాలుగు సున్నా మూడు రెండు ఐదు ఎనిమిది ఆరు ఏడు కావున ఈ గ్యాస్ ఐడీ ఉన్న చిరునామాను మేము మార్చాలి అనుకుంటున్నాము ప్రస్తుతం మేము వరంగల్లో

చిరునామాకి మారుతున్నాము కావున ఆ చిరునామాని మీరు నవీకిరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను మీరు నవీకరించాల్సిన మా చిరునామా రెండు డ్యాష్ నాలుగు డ్యాష్ వన్ టూ బై ఎ కరీమాబాద్ వరంగల్